వ్యవసాయం చేయడం ప్రతి భారతీయుడు లక్షణం రైతు లేనిదే వ్యవసాయం లేదు రైతే భారతదేశానికి వెన్నుముక వ్యవసాయానికి మరియు వ్యవసాయం చేసే రైతుకు మా దేశంలో చాలా గౌరవం ఉంది కానీ ఇప్పుడు వ్యవసాయం అంటే వ్యాపారంగా మారింది ఇప్పుడు వ్యవసాయం చేసే పొలాలన్నీ పరిశ్రమలుగా మారిపోయాయి కొన్ని ప్రాంతాలలో వ్యవసాయ భూములను అక్రమంగా ఆక్రమించుకుని పరిశ్రమల్లో పరిశ్రమలు నిర్మించారు ఆ కట్టడం ఈ పరిశ్రమలు నిర్మించడం వలన భూములు మరియు ఆ ప్రాంతంలో ఉండే గ్రామాలు ఆ గ్రామాల్లో నివసించే ప్రజలు నీరు గాలి అన్ని కలుషితం అవుతున్నాయి పరిశ్రమల నుంచి వచ్చే పొగ కొన్ని మలినాలు మిశ్రమంగా వాడే పరిశ్రమలు వాడే పదార్థాలు చెరువుల్లో కలుస్తున్నాయి చెరువుల్లో కలుస్తున్నాయి అలా కలవడం వలన ఆ నీటిని ప్రజలు అనేక రకంగా అంటే వ్యవసాయానికే కాకుండా మరియు ఆ నీటిని త్రాగడానికి ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం వలన ప్రజలు అక్కడ నివసించే ప్రజలు అనారోగ్యాన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు వ్యవసాయం చేసి పండించిన పంటకు గిట్టుబాటు లేక చాలామంది రైతులు ఆత్మహత్యకు గురవుతున్నారు కానీ భవిష్యత్తులో వ్యవసాయం లేకపోతే ప్రపంచం అంతమవుతుంది వ్యవసాయానికి ఇప్పుడు ఎవరు మొగ్గు చూపట్లేదు ఎందుకంటే ప్రైవేటు పరిశ్రమల్లో అంటే ఏసిలల్లో పని చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కానీ వ్యవసాయం చేసి భూములను దున్ని దానిలో ఉండే అనేక రకాల పురుగులు కీటకాలు పంటలకు సత్తుగా ఉంటాయి వరి ఎక్కువగా పండిస్తాం మా దేశంలో వరి మరియు పత్తిని ఎక్కువగా పండిస్తాము పండిస్తాము వ్యవసాయానికి వ్యవసాయాన్ని బ్రతికించడం కోసం ఎంతోమంది రైతులు ప్రాణత్యాగానికి గురైనారు కాబట్టి భవిష్యత్తు తరాల వారు వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాముఖ్యతను మరియు గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను